ఎవరూ ఊహించని చోటు యాగంటి అది ఎందుకు అంత ప్రసిద్ధమైందంటే ఊహించలేనటువంటిదంటే క మేము అక్కడకెళ్ళినము వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఫస్టు తిరుపతి శ్రీశైలము ఉండవిల్లీ అవన్నీ వరసగా వెళ్ళినాం అటు నుంచి మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరు వెళ్ళినాము తర్వాత అక్కడ నుంచి అక్కడికి యాగంటికెళ్ళినాము అక్కడ అక్కడకు వెళ్ళినాక తెలిసింది మాకు కొండపైకి లోపల బ్రహ్మంగారు తపస్సు చేసారంటా అక్కడ చాలా మంది వెళ్ళరు అసలు మేము వెళ్ళినం బస్ ఎక్కినాము మెట్లు అవి చాలా దూరంగా ఉంటుంది ఎక్కి కాకులులేని ప్రదేశమంట అది అందుకని ఎవరు ఊహించనిది చాలా ప్రసిద్ధి గాంచిందని అక్కడ పోయినాక తెలిసింది జలపాతాలు కూడా ఉంటాయి అందులో జలపాతాలు ఉంటయి పంతులు తప్ప మిగతావాళ్ళు ఎవ్వరు ఎక్కరు పైకి జ్యోతులు ముట్టీయడానికి కాని ధ్వజస్తంభాలుంటాయి వాటిపైకి వేరేవాళ్ళు ఎక్కరు ఎవ్వరూ ఎక్కరు అసలు ఊహించలేము ఎక్కుతారని కూడా అనంతగిరి జలపాతం అనంతగిరి జలపాతం కూడా చాలా బాగుంటటుంది అనంతగిరంలో వెళ్ళినాము ఎవ్వరూ ఊహించరు రెండుంటయి అందులో కింది లోయలనుండి కూడా ఒక జలపాతముంటుంది అది ఎవ్వరు ఊహించలేరు ఎవ్వరు వెళ్ళను వెళ్ళను కూడా వెళ్ళలేరు అక్కడ వరకు తర్వాత అందులోపల మా దగ్గర అనంతగిరిలో ఒక గొడుగులాగ గొడుగు అని చెప్తారు అక్కడ అక్కడ కూడా ఎవ్వరు వెళ్ళలేరు ఇప్పటివరకు మేము వెళ్ళి చూసినము ఒకసారి చాలా బాగుంటుంది తర్వాత శ్రీశైలం మల్లికార్జునస్వామి ఉంటడు అక్కడ కూడా వెళ్ళినాము అక్కడ కూడా జలపాతాలుంటాయి చాలా బాగుంటుంది పాతాళగంగా జలపాతము భ్రమరాంబికా అవందరిది చాలా బాగుంటుంది శివాజీ కూడా ఉంటుంది అక్కడ శివాజీ టెంపుల్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళినాము ఏం బాగా ఆయన చరిత్ర గురించి తెలుసుకున్నాము చాలా బాగుంది మనకు కూడా అట్లా చేయాలనే అనిపిస్తుంది అంత బాగుంది అక్కడ నుంచి మేము శ్రీకాళహస్తి వెళ్ళినాము అక్కడ కూడా బాగుంది శ్రీకాళహస్తిలో చేసిన పాపాలు తొలిగిపోతాయి మేమక్కడ వెళ్ళీ అక్కడ నుంచి అక్కడ వెళ్ళి మేము అది ప్రసన్నం చేపిచ్చినాము అన్నప్రసన్న అవి ఇవి చాలా బాగా చేపిచ్చినాము వెలిశాలు గుహ వెలిశాలు గుహ అని ఉంటుంది ఒకటి అది ఇక్కడే మూమెన్పేట్ దగ్గర కొంచెం దూరంలోనే ఉంటుంది అక్కడ కూడా మేము వెళ్ళినాము గుహల్లో ఒక ఒక ఆయన దాన్ని తవ్వీ తవ్వీ తవ్వీ ఒక గుహ గుహలాగా చేసి తనే వెలిసి ఒక దేవుణ్ణి పెట్టి అందులో నరసింహస్వామి ఉంటాడు అక్కడ పెట్టిండు మళ్ళీ ఒక్కడే తనే తవ్వుకుంటు తవ్వుకుంటు తీసిండు ఆ గుహకు ఎవరు వెళ్ళరు ఊహించని చోటు అది చాలా బాగుంటుంది మేము అక్కడకు వెళ్ళినాక మాకు తెలిసింది ఇది ఇంత ప్రసిద్ధిగాంచిందని అంతకుముందు మాకు తెలియలేదు మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళినాము వెలిశాలు గుహకు లోపల నుండి గుహలోకి కూడా వెళ్ళచ్చు అలాగే వెళ్ళకుండా వెళ్ళకుండా కూడా చాలా బాగుంటుంది అందులో గుహల్లో లోపలి నుండి కూడా పోవచ్చు మేము వెళ్ళినాము ఒక్కొక్క మెంబర్స్ని తీసుకొని వెళతారు అసలు నడవడానికి ఉండదు పాక్కుంటూ వెళ్ళాలి లోపలికి పడుకోని పాక్కుంటూ లోపలికి పోయి చూసొచ్చినాం లోపల ఒక చిన్న బావి ఉంటుంది అది కూడా ఎవ్వరు ఊహించలేరు ఆ బావిని చాలా బావుంది గుహలోకి వెళ్ళి వచ్చినాం మైసమ్మ గుట్ట అక్కడ నుండి మైసమ్మ గుట్ట వరకు గుట్టకు వచ్చినము మైసమ్మ గుట్ట కూడా చాలా బాగుంటుంది హైదరాబాద్ వెళ్ళినాము హైదరాబాద్ మైసమ్మ గుట్ట వరకు పోయినాము అక్కడ కూడా చాలా బాగుంటుంది మేము అవీ చేసుకొని తినేసి వచ్చినాము అక్కడ కూడా గుహల్లా ఉంటాయి కొన్ని కొన్ని గుహలో గుహలోపలికి వెళ్ళినాం అసలనుకోలే ఇంత బాగుంటుందని అసలు ఎవ్వరు కూడా ఊహించలేరు అంత బాగుంటుంది అనంతగిరి జలపాతాలు కూడా చాలా బాగుంటాయి అక్కడ్నుండి అనంతగిరి కింది గుహలనుంచి గుడి కింది నుండి లోయలాగా ఉంది అందులో నందీశ్వరుడు నోట్లోకెళ్ళి నీళ్లు జలపాతాలు వస్తయి చాలా మందికి చాలా బాగుంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు యాగం యాగంటిలో బ్రహ్మంగారు తపస్సు చేసారు కాబట్టి అంత పైకి ఎవరు వెళ్ళలేరు మేము వెళ్ళి చూసినాము చాలా బాగుంటుంది అసలెవ్వరు ఊహించను కూడా ఊహించలేరు అసలు కాకులులేని ప్రదేశమది అని తర్వాత తెలిసింది మాకు కాకులులేని ప్రదేశమని మాకు తర్వాత తెలిసింది కాకులు లేని ప్రదేశమని మాకు తర్వాత తెలిసింది పోయి చూసిన తర్వాత అంత బాగుంటుంది అనిపించింది గుహలు పెద్దపెద్ద కొండలు అవన్ని ఉంటయి జలపాతాలనుండి స్నానాలు చేసుకున్నాము ఆ పైనుంచి పైనకెళ్ళినాం మొత్తం పైనకెళ్ళినాం చాలా బాగుంది గుహ అంత పెద్దగుంటుందని మేమసలు ఊహించను కూడా ఊహించలేము